భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉంది అంటే భారతదేశంలో విద్యా ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యా వ్యవస్థ నిర్వహించబడుతుంది ఇవి కేంద్ర రాష్ట్ర స్థానిక అనే మూడు స్థాయిలలోని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనల క్రింద ఉచిత నిర్బంద విద్యకు పిల్లల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి ఏడు ఐదు భారతీయ విద్యాలలో ప్రధాన విద్యాన్యులు చాలా ఉన్నాయి పంతొమ్మిదొందల డెబ్భై ఆరు వరుకు విద్యా విధానాల తయారీ అమలు రాష్ట్రాల పరిధిలో ఉండగా పంతొమ్మిదొందల డెబ్భై ఆరులో రాజ్యాంగంలో నలభై రెండవ సవరణ విద్యా కేంద్ర రాష్ట్ర పరిధిలోని దిగ మార్చింది భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇప్పుడు ఇరవై రెండు రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర పాలికప్రాంతాలు ఉన్నాయి దీని అర్థం ప్రాథమిక విద్య కోసం విధానాలు ప్రణాళికలు కార్యక్రమాలు రాష్ట్రాల మధ్య లక్షణాలు విస్తరంగా ఉన్నాయి ప్రమాణతంగా రాష్ట్రస్థాయి కార్యక్రమాలు విధానాలు సృష్టిలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు జాతీయ విధాన చట్టాలు రక్షించబడి ఉన్నాయి ప్రాథమిక ఉన్నత పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వాలు సంస్థలు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వ నిర్వాహన ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెరుగుతుంది అదే సమయంలో ప్రవేట్ సంస్థలు చెప్పే నిర్వహించబడుతున్న సంఖ్య కూడా పెరుగుతుంది ప్రాథమిక విద్యను అందించే పాఠశాలలలో ఎనభై మూడు పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ ప్రభుత్వంచే నిర్వహించబడుతుండగా పదహారు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ పాఠశాలలు ప్రైవేటు నిర్వహణలో ఉన్నాయి విద్యా హామీ పథకం కింద స్థాపించబడిన పాఠశాలలు మరియు ప్రత్యామైన అభ్యాస కేంద్రాలు చాలానే ఉన్నాయి వాటిలో మూడోవంతు ఎయిడెడ్ పాఠశాలలు చాలా ఉన్నాయి